మా ఒక్క స్కూల్లో వచ్చి టీచర్స్ చెప్పే పాఠాలు అందరూ చాలా చక్కగా వింటారు ఏదైనా పని చేయాలన్నా అందరూ కలిసి చేసారు ఒకరిపైన ఒకరికి కోపాలు ఉండవు టీచర్స్ ఏం చెప్తే అదే ఇక్కడ వాళ్ళు ఔటింగ్ తీసుకు తీసుకుపోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళిక్కడ పార్కులకి తీసుకో ఎల్తారు లేకపోతే టూర్లు తీసుకువెళ్తారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాము మా స్కూల్లో ఎవరేం చెప్పినా వింటాము టీచర్స్ని ఒకరూ ఎదిరించరు వాళ్ళు చెప్పే పాఠాలన్నీ చక్కగా వింటాము మాకు అర్ధమవుతాయి వాళ్ళు చెప్పే విధానం కూడా మాకు నచ్చుతుంది అలాగే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఏమన్నా అన్నా కాడా మా టీచర్స్ ఒప్పుకోరు మా టీచర్స్ మమ్మల్ని బాగా చూసుకుంటారు చాలా చక్కగా చూసుకుంటారు చెప పాఠాలు చెప్తారు ఇంకా వాళ్ళ పిల్లలలెక్క చూసుకుంటారు ఇలాగ చాలా విధాలుగా అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మేము అందరూ కలిసే ఉంటాము ఒకరు చెప్పిన మాటలు ఒకరికి ఎత్తుకొని పోయి చెప్పము ఇక అందరు కలిసి మెలిసే తింటాము ఇక్కడ మా యొక్క స్కూళ్లలో డ్యాన్స్లు చేపిస్తారు పఠాలన్నీ చెప్పిస్తారు ఇక్కడ అన్నీ మేము కలిసి మెలిసి చేస్తాము ఇంక చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ పిల్లలలెక్క చూసుకుంటారు వాళ్ళేమి చెప్పిన మేము సరే అని గమ్ముగా ఉండి సరే సార్ అని చెప్పేసి వస్తాము ఇక్కడ చాలా నేర్పిస్తారు సార్ వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తారో మాకు అలానే నేర్పిస్తారు చాలా చక్కగా చూసుకుంటారు ఇంకా మాకు చెట్లు పెంచడం కానీ అవన్నీ చాలా విధంగా నేర్పిస్తా ఉంటారు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చదువుకోవాలి ఎలా చదువుకుంటే మనకర్ధమవుతుందని వాళ్ళు నేర్పిస్తారు చాలా అద్భుతంగా నేర్పిస్తారు వాళ్ళు చెప్పేవి మాకు చాలా బాగా అర్ధమవుతాయి ఇలాంటి టీచర్స్ దొరకడం మాకు అంత అదృష్టం చాలా చక్కగా జరుపుతారు